మధ్యాహ్నం భోజనానికి మేము అన్నం ఇంకా కూరలు వండుకుంటామండి అన్నం మా ఇంట్లో ఒక ఆరు మంది ఉంటామండి ఇద్దరు చిన్నపిల్లలు మాది జాయింట్ ఫ్యామిలీ అండి కాబట్టి మధ్యాహ్నానికి మేము సరిపడే అంత అంటే దగ్గర దగ్గరకు ఒక ఆరు మందికి సరిపోవాలంటే మేము ఒక రైస్ కుక్కర్లో చిన్న రైస్ కుక్కర్లో మేము ఒక నాలుగు గ్లాసుల వరకు పెట్టుకుంటామండి

చేసుకుంటాము ఫ్రై అనేది మనకి నచ్చినవి దొండకాయ కానీ దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ నేను ఇంకా కాకరకాయ ఫ్రై కానీ ఫ్రై ఐటమ్ అనేది చేసుకుంటామండి ఫ్రై ఇంకా కర్రీస్ అంటే ఎలాంటి బీరకాయ పప్పు కానీ బీరకాయ కర్రీ కానీ లేదంటే ఇది ఏమంటారు వంకాయ కర్రీ కానీ ఆలుగడ్డ టమాటా కర్రీ అని ఆలుగడ్డ మెంతం కూర ఆయన చేసుకుంటాము ఇంకా ఏం చేసుకుంటాం అంటే ఈ కర్రీస్లో ఇంకా వెరైటీగా క్యారెట్ కర్రీ హెల్త్ మంచిగా ఉండడానికి మా ఇంట్లో ఎక్కువ హెల్త్ ప్రిఫెర్ చేసుకుంటాము మేము కర్రీ చేసుకుంటు కర్రీ పెద్దవాళ్లు బాగా కొంచెం ఏజ్ అయిన పర్సన్స్ కర్రీని బాగా నచ్చుతారు డీప్ ఫ్రై తినరండి మా ఇంట్లో మా అత్తమ్మ మామయ్య ఎక్కువ శాతం కర్రీయే వేసుకుంటారు వాళ్ల కోసం ఆలుగడ్డ కర్రీ టమాటా కర్రీ చేస్తాము ఇంకా పప్పు కూడా చేస్తామండి పాలకూర పప్పు కానీ టమాట పప్పు కాని పప్పుచారు కానీ పప్పుచారు చేసుకుంటాము కుమ్మేస్తాం కూర టమాటా కానీ ఇలా పప్పులు చేసుకుంటాము పిల్లల కోసం వచ్చేసి అన్నంలో మినపప్పు వేసి చేసుకుంటామండి పులుసు కూడా చేసుకుంటామండీ మధ్యలో మధ్యాహ్నం మేము పులుసు చేసుకుంటాము ఏంటి పులుసు అంటే ఇప్పుడు మిరియాల పొడి రసం కానీ పచ్చి పులుసు కానీ అలా చేసుకుంటామండి మధ్యాహ్నము ఇంకా పప్పు చారు ఉన్నప్పుడు అప్పడాలు వేసుకుంటాము ఇంకా పిల్లలకి పప్పు చారు అంటే ఇష్టం కదా అని ఇంకా పప్పుచారు ఉన్న రోజుల్లో కొంచెం మేము బాగా అన్నం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటామండి కొంచెం అన్నం అనేది పప్పుచారు కదండీ కొంచెం లూజ్ లూజ్గా ఉంటది కదా కొంచెం గొంతులోకి బాగా దిగుతది కాబట్టి పప్పు చారు కోసం పప్పుచారు ఉన్న రోజున అన్నం అనేది కొంచెం ఎక్కువ వండుకుంటామండి కాబట్టి పప్పుచారు ఉన్నప్పుడు అన్నం అనేది ఎక్కువ పెట్టుకుంటాము పప్పుచారు ఉన్నప్పుడు దానికి ముందుగా పాపడాలు వేసుకుంటాము రోజు మేము తినే విధానం అండి ముందుగా అన్నం పెట్టుకొని నెయ్యితో తింటాం అండి మేము ముందుగా ఒక రెండు మూడు ముద్దలు అయిన నెయ్యితో తింటాము కారంపొడులు ఐడియా కారంపొడి ఉంది కదండి కారంపొడి అంటే పుట్నాల పొడి కాని ఇంకా వెల్లుల్లి కారంతో పొడి చేస్తారు చూడండి అది ఇంకొకటి పప్పులతో అన్నీ కూడిన పప్పులతో చేసుకుంటారు చూడు ఆ పొడి కానీ ఏ ఒక మూడు నాలుగు రకాల పొడులు ఉంటాయండి ఆ పొడి మేము ముందుగా ఒక రెండు మూడు ముద్దలు అయిన మూడు నాలుగు ముద్దలు అయిన ఆ పొడి కలుపుకొని వేడివేడి అన్నంలో ఆ పొడి కలుపుకొని నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు ముద్దలు తింటాము ఇంకా ఇంకోటి మా ఇంట్లో అలవాటు ఏంటంటే పచ్చళ్ళు బాగా తింటారు అండి పచ్చళ్ళు అంటే అల్లం పచ్చడి మామిడికాయ అల్లం పచ్చడి మామిడికాయ ఆవాలతో చేస్తారు ఆ పచ్చడి ఇంకా టమాటో పచ్చడి ఇంకా నువ్వుల పచ్చడి ఇవి ఉంటాయి కదండీ దాంతోని కొంచెం అన్నం తింటాం అండి ఫస్ట్ నెయ్యి అనేది బాగా మనిషికి బలాన్ని ఇస్తుంది కాబట్టి మా ఇంట్లో నెయ్యి అనేది పాటిస్తారు నెయ్యి తీసుకొని ఇలా నెయ్యి కలుపుకొని ఇలా తింటామండి పచ్చడితో తింటాము కొంచెం ముందుగా ఫస్ట్ పొడి చెప్పాను కదా ఫస్ట్ పొడి నెయ్యి కలుపుకొని తింటాము తర్వాత పచ్చడితోని తింటాము తర్వాత మనం వండుకున్నాక కర్రీస్ని తింటాము కర్రీస్లో అయితే మధ్యాహ్నం పూట ఎక్కువ పప్పులు పప్పులు చేస్తాము ఫ్రై చేస్తాము ఇంకా చార్లు చార్లు కూడా చేస్తాము వెరైటీ వెరైటీగా చేసుకుంటాము హెల్త్ బాగుండటానికి సైడ్కి ఏమంటారు సలాడ్స్ ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కీర ఇలాంటివి సైడ్కి తింటాం అనమాట కాబట్టి ఇలా చేసుకొని బాగా తింటాము ప్రతి ఒక్కరం అందరం కలిసిమెలిసి కూర్చోని పైన కూర్చోకుండా కింద కూర్చోని అందరము తింటామండి మేము

కందిపప్పు శనగపప్పు బియ్యం ఇలా పప్పులన్నీ ఎండపెట్టి నానబెట్టి ఆరబెట్టిన తర్వాత మిక్సీలో సన్నగా వేసుకొని పొడులన్నీ వేసుకొని చేస్తాము ఆ పప్పులు వేసుకొని బాగా పొడిలాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుంటాము ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు మనకు సరిపడ నీళ్లు పిల్లలు ఎంత తింటారో దాని అందాజు కొన్ని నీళ్లు అది వేసుకొని చేసి చేసి పెడతాము వేడివేడి దాంట్లో వాళ్లకి నెయ్యి వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి పెడతాము సాల్ట్ ఎక్కువ తినకూడదు చిన్నపిల్లలు కాబట్టి వాళ్లకి అలా పెడతాము ఇంకా వెరైటీ వెరైటీ పాల ఆకుకూరలు కూడా ఉంటాయి కదండి మధ్యాహ్నం ఇవి కూడా తింటాము చుక్కకూర బచ్చలి కూర తోటకూర మునగా మునగాకు కూర ఇలా ఆకుకూరల్లో వెరైటీ వెరైటీగా ఆకుకూరలు తింటే బాగా మంచిది కాబట్టి ఆకుకూరలు బాగా తింటామండి

ఇంకా రాత్రి భోజనా విషయం కొస్తే మా ఇంట్లో మా అత్తకి మామ షుగర్ పేషెంట్స్ కాబట్టి వాళ్ల కోసం చపాతీలు చేస్తాము చపాతీలు అంటే జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేస్తాము ఇంకా నార్మల్ చపాతీ రొట్టె అట్టా చపాతీలు కూడా చేస్తాము ఇంట్లో అందరము మంచిగా కొలెస్ట్రాల్ ఇవి ఏమి రాకుండా ఉండడానికి మనిషి హెల్తీగా ఉండాలంటే చపాతీలే తింటామండి చపాతీలు జొన్న రొట్టెలు తింటాము మా మామకైతే కంపల్సరీ చపాతీయే తినాలి చపాతి మీన్స్ జొన్న రొట్టె మా అత్తమ్మ మా మామయ్య జొన్న రొట్టె తింటారు మా ఆయన కొంచెం ఫ్యాట్ ఉండడం వల్ల ఆయన జొన్న రొట్టెనే ప్రిపేర్ చేస్తాడు ఇంకా కాంబినేషన్కి ఇంకా కర్రీ అంతే ఇంకా మిగతా మేము ముగ్గురము నార్మల్ రోటి చేసుకుంటాము మనిషికి రెండు రెండు తలా రెండు చేసుకుని తింటాము

ఇంకా గురువారం గురువారం మేము నాన్ వెజ్ తినము అండి దానికి ఈ మిల్ మేకర్ అనేది చేసుకుంటాము ఎందుకంటే మిల్ మేకర్ వెజిటేరియన్స్ వాళ్ళు వీళ్లు ఇలా నాన్వెజ్ లాగా ఫీల్ అవుతారు కాబట్టి మిల్ మేకర్ చేసుకుంటాము ఎగ్ కర్రీ చేసుకుంటాము ఎగ్ కర్రీలో కూడా టైప్స్ టైప్స్ వెరైటీ వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసుకుంటాము ఫ్రైస్ చేసుకుంటాము కాకరకాయ కర్రీ కాకరకాయ ఫ్రై ఇలా ఎన్నో విధాలుగా చేసుకుంటాము పిల్లలకైతే వాళ్లకి పిల్లలు ఊరికే మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలకి ఊరికే చపాతి అయినా వాళ్లకి వెరైటీ వెరైటీ కావాలంటే వాళ్ళ కోసం ఎగ్ రైస్ చేస్తాము నూడిల్స్ నూడుల్స్ ప్రిపేర్ చేస్తారు ఒక్కొక్కసారి టిఫిన్స్ చేస్తాము

అలా తింటాము కొంచెం దోశ ఉబ్బసంగా ఉంటుంది కాబట్టి దోశ ఎక్కువగా మా మామయ్య అత్తమ్మ ప్రిఫర్ చేయరు కాకపోతే మేము ప్రిపేర్ చేస్తాము మేము అయితే దోశ తింటామండి ఇంకేం తింటామండి కర్రీస్ చపాతి రైస్ ఇంకా ఏది తినాలనిపించినా వెరైటీ వెరైటీగా చేసుకుంటాము ఎక్కువ శాతం అయితే ఆల్మోస్ట్ ప్లేయిన్గా ఉండేటివే చూసుకొని చేసుకొని చపాతి కాంబినేషన్తో ఫ్రై ఫ్రై అయితేనే బాగుంటుంది చపాతీ అయితే చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది అండి ఇంకా రాత్రిపూట కొంచెం అన్నం తినాలనిపించదు కాబట్టి చపాతీయే తింటాము సో చపాతి చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆరు మంది ఉంటాం కదా అండి మనిషికి తలా రెండు అయినాక జొన్న రొట్టె అయితే కొంచెం చాలా ప్రాసెస్ ఎక్కువ కాబట్టి చాలా నిదానంగా నెమ్మదిగా చేసుకుంటాము అలా చేసి చేసి బాగా అలవాటైపోయింది మాకు చపాతి కూడా సో ఇంకా చపాతి తింటాము దాంట్లోకి వెరైటీ వెరైటీగా కర్రీ చేసుకుంటాము ఎక్కువ మా ఇంట్లో ఏది కర్రీ లేనప్పుడు ఆమ్లెట్తో అడ్జస్ట్ అయిపోతాను ఆమ్లెట్ అంటే మా ఇంట్లో అందరికీ పిచ్చి మా అత్తమ్మ అయితే చపాతీలోకి టు ఆమ్లెట్స్ అడుగుతుంది టూ ఆమ్లెట్స్ వేపించుకొని తింటుంది మరి ఆమ్లెట్ అంటే చాలా పిచ్చి పిచ్చి ఆమెకి కాబట్టి వాళ్లు ఏం అడిగితే చేసి ఇస్తాము పిల్లలకి నచ్చి పిల్లలకంటే బాగా టమాటా రైస్ ఎగ్ రైస్ పుదీనా రైస్ ఇలా బాగా రైసులు బాగా ఇష్టపడతారు వాళ్లకి రైస్లే బాగా చేస్తాము కాబట్టి ఎక్కువ రైస్ లే తింటారు పిల్లలు ఇంకా మా ఇంట్లో అందరు పిల్లలు వదిన వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ వస్తే అన్నలు వీళ్ళందరూ వస్తే నాన్వెజ్ చేస్తాము ఇక నాన్వెజ్ చేసినప్పుడు ఎక్కువ చికెన్ ఫిష్ ఫ్రై చేసుకుంటాము నైట్ కదండి కొంచెం బాగుంటుంది కాబట్టి ఫిష్ ఫ్రై చేసుకుంటాము ఫ్రైలోకి బాగా ఫ్రెష్ కొంచెం ఎక్కువనే తెచ్చి అందరికీ రెండు రెండులు పీసులు వచ్చేవారికి ఫిష్ ఫ్రై తింటాము ఫ్రాన్స్ ఫ్రై కూడా చేసుకుంటాము ఫ్రాన్స్ ఫ్రై ఇంకా ప్రాన్స్ కర్రీ కుండలో చేసే ప్రాన్స్ ఫ్రై చాలా బాగా ఉంటుంది కుండలో బాగా

కొంచెం కష్టమే కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కొంచెం నాకు కొరకడం రాదు మా ఇంట్లో అంతా చాలా బాగా తింటారు పిల్లలైతే ఇష్టంగా తింటారు ప్రాన్స్ కర్రీ చాలా బాగా ఉంటుందండి ప్రాన్స్ కానీ ఈ క్రాబ్ కానీ ఇంకా మా ఊర్లో రాబిట్ కర్రీని కూడా ఇష్టపడతారు అది కూడా తింటారు ఎక్కువ నాన్వెజ్ కన్నా వెజ్ చాలా ఇష్టపడతారు మా ఇంట్లో వెజ్ చాలా బాగా చేస్తాము వెరైటీ వెరైటీ కర్రీస్ వెరైటీ వెరైటీగా చేసుకుంటామండి సో అలా చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది ఎక్కువ శాతం ఎగ్ ఫ్రైస్ కర్రీ ఫ్రైస్ బాగుంటాయి చపాతీలోకి కర్రీలు కూడా తింటాము వీళ్ళ కోసం కర్రీ చేస్తాము డెఫినిట్గా సో అలా రాత్రి భోజనం గడిపేస్తాము